హలో హలో డాక్టర్ నేను నేను దుర్గాని ఏం లేదు డాక్టర్ నాకు టూ డేస్ నుంచి హెల్త్ బాగా లేదని చెప్పి మీకు రిపోర్టు గురించి మీ దగ్గరకి వచ్చాను కదా నిన్న నిన్న స్కానింగ్ అవన్నీ తీయించుకున్నాను ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా

ఏం చెయ్యాలి డాక్టర్ రిపోర్ట్ ఏమైనా తప్పుగా ఏమైనా వచ్చిందా ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా అని

సరే డాక్టర్గారు ఇప్పుడు ఇది ఏమైనా ప్రాబ్లెమ్ అయ్యే ఇష్యూనా లేకపోతే ఏమి కాదా నార్మలేనా అవునా అండి మరిప్పుడు ఏం చెయ్యనండి మెడిసిన్సు ఏమైనా రాసిస్తారా ప్రికాషన్సు

అలాగే డాక్టర్గారు ప్రికాషన్స్ ఏమైనా రాసిస్తారా నాకు దాన్ని మెడికల్ షాప్లో చూపిస్తే ఇస్తారా మేడం సరే డాక్టర్ సరే డాక్టర్గారు థ్యాంక్ యు అండి